హలో ఎల్ఐసీ ఏజెంట్ అండి మాకు పాలసీ కావాలండి లైఫ్ టైమ్ రిస్క్

ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే ఓకే ఆక్సిడెంట్ కాదండి సడన్ డెత్ కవరేజ్ ఉంటుంది కదండి

అవసరం లేదు

ఓకే మ్యామ్ మెచ్యూరిటీ ఎంత యాడ్ అవుతుంది మేడమ్ ఓకే మేడమ్ ఓకే మరి ఇప్పుడు ఇది టెన్యూర్ ఎంత సిక్స్ మంత్స్కా మంత్లీనా

ఓకే అప్పుడు అంటే ఎవ్రీ మంత్ కట్టాల అలా అని నేను అడుగుతున్నారు ఎవ్రీ మంత్ సిక్స్టీ థౌసండ్ అయితే నేను మీకు కాల్ చేసి పాలసీ ఇస్తున్నాను కదా మరి నాకు ఏంటి అడ్వాంటేజ్ ఒక ప్రీమియం ఏమన్న పే చేస్తారా ఓకే ఓకే మేడమ్ ఓకే ఓకే ఓకే ఓకే మేడమ్ నా డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను మీరు ఒకసారి నన్నువచ్చి మీట్ అవ్వండి ఓకే మేడమ్ థ్యాంక్ యూ అండి